నేను ప్రయత్నించిన వంటకాల్లో అత్యంతంగా గొప్పగా సవాలుగా అనిపించింది బిర్యానీ ఆ బిర్యానీ ముందుగా విన్నాను విని చేయడం ద్వారా కొన్ని కొన్ని తప్పులు జరిగినాయి తను ద్వారా ఆహారం కొంచెం రుచిగా రాలేదు అందుకని నేను మరలా వండినప్పుడు ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని ముందు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా వండాను దాని ద్వారా నేనేం తెలుసుకున్నానంటే ఏ పని చేసినా ముందు క్షుణ్ణంగా చె తెలుసుకోవాలి దాని గురించి ఎక్కడి నుంచి ఎవరి నుంచైనా ఏదన్నా అడిగి తెలుసుకొని అప్పుడు ప్రయత్నించాలని నేర్చుకున్నాను